నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అంటే ఫోటోలు తీయడం కానీ దేనినైనా ఒక ప్రకృతిని గాని ఒక అది కానీ జంతువులు కానీ దేనినైనా ఫోటో తీయడం అంటే నాకు చాలా ఇష్టం అలానే ఒక వేళ భారతదేశాన్ని నేను చూపించాలి ఫోటోలు ద్వారా అనుకుంటే మాత్రం నేను ఫస్ట్ సాంప్రదాయం మొదటిగా సాంప్రదాయం ఎలాగ ఉందో దాన్నే ఫోటో తీస్తా అంటే మన సంస్కృతి ఎలా ఉంది మన చే మన ఇప్పుడు మనకి భారతదేశానికి అడఫ్ ఆడవాళ్ళు అంటే స్త్రీలు చీరకట్టు కానీ వాళ్ళ సంప్రదాయంగా ఉండే పద్ధతి కానీ అవన్నీ ఫోటోలు తీసి తర్వాత మన ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ అంటే మన వ్యవసాయం మన భారతదేశానికి వ్యవసాయం ఎలా చేస్తున్నారు అలాంటి ప్రకృతిని ఫోటో తీసి అంటే అన్ని దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో కానీ మన భారతదేశంలో చాలా ఎక్కువ ప్రకృతికి సంబంధించినవే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడూ మనము వాళ్ళగా అన్ని డెవలప్డ్డ్ కాదు కాబట్టి మన ప్రకృతిని ఇంకా కాపాడుకుంటున్నా దానివల్ల మనం దాన్ని గూడ ఒక ఫోటో ద్వారా మనం తెలుపుకోవచ్చు అలానే మనకి చాలా కోటలు అనేవి ఉన్నాయి ఎలా అని విజయనగరం కోట అనుకొని బొబ్బిలి కోట అనుకొని ఇలాంటివి భారతదేశంలో మరెన్నో రాజస్థాన్లో కూడా కోటలనేవి ఉన్నాయి అలాంటివి కూడ మనకు ఉన్నాయి కాబట్టి అలాంటివి కూడ ఒక చిత్రపటం లాగా అంటే ఒక ఫోటో లో తీసి మనము ఒక ఆల్బమ్ లాగా కూడా తయారు చేసి భారతదేశాన్ని ఆ విధంగా కూడా మనం తెలుపుకోవచ్చు అలానే ఆగ్రా మనం తాజ్ మహల్ తీసుకోవచ్చు మళ్ళి ఇంకా లోటస్ టెంపుల్ అనుకొని ఢిల్లీ ఇలా భారతదేశంలో ఎన్నో మరెన్నో వింతలు గూడ ఉన్నాయి దాన్ని కూడ మనం ఒక ఫోటో లో తీసి మనం అది చూపించుకోవచ్చు అలానే మనకి సాంప్రదాయంగా చాలా ఉన్నాయి తెలుగు అనేది మనం మనకి అంటే మన మాతృభాష దాని విధంగా సంస్కృతంగా సాంప్రదాయంగా అది ఎలా ఉంది ఇప్పుడు తమిళ నాడులో వచ్చేసరికి మనకి గుడులు ఎక్కువ ఉంటాయి మనకి దేవాలయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని ద్వారా కూడ మనం ఫోటో తీసుకొని మనం తెలుపుకోవచ్చు అలానే చాలా చోట్ల మనకి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఒక భారతదేశంకి అంటే భారతదేశం అని ఫోటోలు చెప్పుకోవడానికి చాలా ప్రదేశాలు చాలా ప్లేసులు ఉన్నాయి దానివల్ల మనం ప్రతిదీ తెలుపుకోవచ్చు